హలో చెప్పండి అవును

ఓకే ఎరైజర్ షార్ప్నర్సు ఒక కిట్ ఉంటుంది అండి దానికి త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఉంటుంది తక్ తక్కువ అంటే తక్కువ కాస్ట్లో కొన్నిపెన్సిల్ స్కెచ్చెస్ ఉంటాయి అవి తీస్తాను టోటల్ టూ ఫిఫ్టీ అవుతుంది ఓకే ఎరైజర్ షార్ప్నరు స్కెచ్చెస్ డ్రాయింగ్ షీట్స్ పెన్సిలు ఇంకా కలర్ పెన్సిల్స్ ఉంటాయి మీకు త్రీ ఫిఫ్టీ నుండి హండ్రెడ్ రూపీస్ తీస్తే టూ ఫిఫ్టీ కాస్ట్ అవుతుంది టోటల్ టోటల్ కాస్ట్ రిసీట్ ఓకే